తెలుగువారు ఆ భాష రాని వారితో పలు రకాలుగా మాట్లాడేటందుకు తమ భాషను ఉపయోగిస్తారు కొన్ని సాధారణ పద్ధతులు ఉన్నాయి సాధారణ పదాలు మరియు పదబంధాలను ఉపయోగించటం తెలుగులో గొప్ప పదజాలం ఉంది కానీ చాలా పదాలు మరియు పదబంధాలు చాలా ఇష్టంగా ఉంటాయి తెలుగు రాని వారితో మాట్లాడేటప్పుడు సులభముగా అర్థమయ్యేలా సరళమైన పదాలు మరియు పదబంధాలను ఉపయోగించటం ఉపయోగకరంగా ఉంటుంది తెలుగు రాని వారితో మాట్లాడేటప్పుడు నిదానంగా మరియు స్పష్టంగా మాట్లాడటం కూడా ముఖ్యం మీరు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి అది వారికి సహాయపడుతుంది మీ భాష మాట్లాడిన వారితో కమ్యూనికేట్ చేయడానికి సం సంజ్ఞల సహాయక మార్గంగా ఉంటాయి ఉదాహరణకు మీరు అవును లేదు ఇక్కడకు రండి లేదా వెళ్ళిపో వంటి వాటిని సూచించటానికి సంజ్ఞలను ఉపయోగించవచ్చు